దీనికోసం మనం ముందుగా హోమ్ పేజీలో సెర్చ్ బార్లో మనం ఏ వస్తువునైతే కొనుగోలు చేయాలనుకుంటున్నామో దానిని సెర్చ్ చేయాలి సెర్చ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ స్మార్ట్ఫోన్ని కొనుగోలు చేయాలనుకుంటే స్మార్ట్ఫోన్స్ అనేవి అన్ని వరుసగా వస్తాయి సో అందులో మనకి నచ్చిన స్మార్ట్ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని దాని రివ్యూస్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మొత్తం చెక్ చేసుకొని మనకి ఆ స్మార్ట్ఫోన్ నచ్చినట్లయితే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాన్ని యాడ్ కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనం కొనాలనుకుంటున్న వస్తువు కార్ట్లోకి వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ మనకి వేరే వస్తువు కొనాలి అని అనిపించినట్లయితే మరి యొక్క వస్తువుని కూడా మనము వరుసగా కార్ట్లో యాడ్ కార్ట్ ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు